ట్రాలీ బ్యాగ్స్ చాలా ఉపయోగపడతాయి ఎక్కడైనా దూర ప్రదేశాలు లేదా చిన్న చిన్న విహార యాత్రలకు ఈ ట్రాలీ బ్యాగ్స్ చాలా ఉపయోగపడతాయి మరియు కుటుంబం మొత్తం కుటుంబం బట్టలు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి సాధారణంగా బ్యాగ్ సాధారణ బ్యాగ్ కంటే ఈ ఆ ట్రాలీ బ్యాగ్ చాలా ఉపయోగకరం ఎందుకంటే ఏమైనా పెద్ద వస్తువులు గాజు వస్తువులు సాధారణ బ్యాగ్లో పెడితే విరిగిపోతాయి కానీ ట్రాలీ బ్యాగ్లో పెడితే ఎలాంటి నష్టం ఉండదు ట్రాలీ బ్యాగ్కి చక్రాలు ఉండటం వల్ల పట్టుకోవడానికి తేలికగా ఉంటుంది లోపల ఉన్న బట్టలు ఏవి నలిగిపోకుండా ఉంటాయి ఎందుకంటే ఆ బ్యాగ్కి రెండు క్లిప్పులు ఉండటం వల్ల బట్టలు నలిగిపోకుండా మనం పెట్టిన విధానంగా ఉంటాయి ట్రాలీ బ్యాగ్లో ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు బ్యాగ్ క్వాలిటీ చాలా గట్టిగా మరియు క్వాలిటీ ఉంటుంది అందుకే ప్రయాణంలో ట్రాలీ బ్యాగ్ ఎక్కదు ఎక్కువ ఉపయోగిస్తారు